హలో అది మాది ముత్యాలంపాడు అండి కరెంటు కరెంట్ ఆఫీస్ పోయింది అండి ఎప్పుడు ఇస్తారు అండి ఎప్పుడు వస్తుంది అండి ఇంట్లో కరెంటు లేక అందరు బాధపడుతున్నారు

అవునండి

మరి ఏమో కొంత తొందరగా ఏమైనా వస్తుందా అండి అంటే ఇది తీసి కూడా చాలా టూ త్రీ అవర్స్ అవుతుంది మూడు నాలుగు గంటలు అవుతుంది ఒక రెండు రెండు గంటలు ము గంట అరగంట పడతుందా అండి ట్రాన్స్ఫారం ఏమన్నా పోయిందా అండి మరి చాలా లేట్ అవుద్దిగా ఇంకా ఏమన్నా తొందరగా క్లియర్ ఏమైనా అయితే చూడండి చాలా ఇబ్బందిగా ఉంది మేడం ఈ ఇంట్లో చాలా పిల్లలు అంటే ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చి మళ్ళీ ఏమైనా తీయటం కుదరదా సరే సరే అండి ఉంటాను అండి తొందరగా ఇచ్చేటట్టు చూడండి